మన ప్రాంతంలోని విద్యాసంస్థలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని వారికి మానసిక ఒత్తిడి తగ్గించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి కొన్ని పాఠశాలలు మరియు కళాశాలలు కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నాయ్ అక్కడ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకొని పరిష్కారం పొందవచ్చు భౌతిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు స్కాలర్సిప్లు ఫైనాన్షియల్ ఎయిడ్ వంటి సహాయ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయ్ కొన్నిసార్లు ప్రత్యేక తరగతులు లేదా మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయ్ అయితే ఇంకా మెరుగైన మద్దతు కోసం విద్యా సంస్థలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మరీస్త ప్రోత్సహించేందుకు తరచుగా వర్క్షాప్లు మెంటోరింగ్ పోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నారు మన ప్రాంతంలోని విద్యాసంస్థలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి ప్రధానంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు పాఠశాలలు కళాశాలు మానసిక ఆరోగ్యంపై వర్క్షాప్లు నిర్వహిస్తున్నాయి విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం యోగా తరగతులు అందుబాటులోకి ఉంటున్నాయ్ కొన్ని విద్యాసంస్థలు ప్రత్యేక మానసిక వి ఆరోగ్య నిపుణులను నియమించే విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారు ఒత్తిడి లేదా భౌతిక సమస్యలను ఎదుర్కొనే విద్యార్థులకు సహాయం కొన్ని పాఠశాలలు విద్యార్థుల వ్యక్తిగత సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక మద్దతు అందించడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసే కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకుండా స్కాలర్షిప్లు విద్యా రుణాలు అందిస్తున్నాయి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భౌతికంగా అనుకూలమైన వసతులు సహాయ ఉపాధ్యాయులు లభిస్తున్నారా అనే దానిపై దృష్టి పెడుతున్నాయి విద్యార్థులకు సహాయంగా ఉన్న ఇతర కార్యక్రమాలు విద్యార్థుల ఒత్తిడిని ఎదుర్కొనటానికి మానసిక ఆరోగ్య కబ్లు ఏర్పాటు చేస్తున్నాయి సామాజిక కార్యక్రమ సమూహ చర్చలు నిర్వహించడం ద్వారా విద్యార్థులను మ మానసికంగా బలంగా మారేలా ప్రోత్సహిస్తున్నారు ఆటలు కళలు సంగీతం వంటి క్రియాశీలత కార్యక్రమాలను ప్రోత్సహించడం కూడా మానసిక స్థితిని మెరుగుపడుతున్నాయి ముందుకు తీసుకోవాల్సిన చర్యలు మానసిక ఆరోగ్యంపై మరింత బహిరంగ చర్చలు జరగాలి ప్రతీ విద్యాసంస్థలో కనీసం ఒక కౌన్సిలర్ ఉండేలా చూడాలి విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షల చల్లని సులభతరం చేసే మార్గాలను పరీక్షించాలి ఈ విధంగా విద్యా సంస్థలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్నో మార్గాలు అవలంబిస్తున్నాయ్ అయితే మరిన్ని అభివృద్ధి చర్యలు తీసుకోవడం అవసరం